నేనొక ప్రోడక్ట్ కొన్నా ఫ్లిప్కాట్లో నేను షూలు పెడితే సైజు పెడితే ఇంకొక సైజు వచ్చినాయి ఓ కలర్ పెడితే ఇంకో కలర్ వచ్చింది ఈ షూస్ షూస్ పెడితే వేరే ఏదో షూస్ వచ్చి షూస్ వచ్చినా యి ఇవి ఎలా వచ్చినాయన్నది ఫ్లిప్కాట్ వాడికి కాల్ చేస్తే వాడు ఏం రెస్పాండ్ కావడం లేదు మళ్ళీ రిటర్న్ పెట్టు అంటున్నాడు వాడు ఎలా రిటర్న్ ఎట్లా రిటన్ పెడతా కాకపోతే డబ్బులు నాకు వస్తాయా రావా బసు వారలా ఎందుకు చేశారు వారి వారిని అడగాలి అడగడం కోసం ఎలా మాట్లాడాలి షూలు ఇట్ల ఎట్ల పెడతారు నాకు దరిద్రమైనది ఇలా ఇట్లా జరిగింది నేను చక్కగా నాకు రేపు పెళ్ళుంది నేను గట్టు వెళ్ళాలి అందుకని నేను షూలు ఆర్డర్ చేసుకుంటే వారు ఇలా చేశారు ఇవాళొచ్చాయవి కలర్ ఒకటయి వచ్చింది మళ్ళీ షూలు మొత్తమే వేరే వచ్చినాయి డబ్బా మాత్రం ఒక కలర్ ఒక్కటే వచ్చింది నేను అనుకున్న షూలు కానీ షూలు మాత్రం రాలేదు ఇలాగా